మీరు ఎప్పుడైనా ఎత్తులకు భయపడ్డారా ఎక్కే ఎక్కేటప్పుడు ఎప్పుడైనా భయం లేదా బెరుకును అధిగమించాల్సి వచ్చిందా వచ్చిందండి ఎందుకంటే మనం ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఎ జాయింట్ విల్ గానీ రాడార్ అని టొరెంట్టోల్ అని కొన్ని ఎత్తు నుం పైకి నుంచి కిందకి తీసుకొచ్చే కొన్ని అవి ఉంటాయి కదా వాటిలో ఎక్కినప్పుడు భయం అనేది ఇంకా వేస్తుంది కానీ సంతోషపడడం కోసం ఎంజాయ్ చేయడం కోసం కొన్నిసార్లు ఆ భయాన్ని మనం అధిగమించాల్సి వస్తుంది కాబట్టి తప్పదు కాబట్టి అధిగమించాను